ఈటీవీ అభిరుచి ఛానల్లో మా పెరటి రుచులు ప్రోగ్రామ్స్ ఎక్కువగా చూసేదాన్ని అలాగే యూట్యూబుల్లో కూడా చూసేదాన్ని చిన్నప్పటినుంచి నాకు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం అయితే మనం బిల్డింగ్ మీద కూడా మొక్కలు ఎందుకు పెంచుకోకూడదని ఆలోచనతోటి వేస్ట్ ఆఫ్ బెస్ట్ యూస్ చేసి మొక్కలు పెంచాలనుకుని నేను కూల్ డ్రింక్ బాటిల్లు ఆయిల్ టిన్నులు ఇలాంటివన్నీ తీసుకుని కొద్దిగా మట్టి కిచెన్ వేస్టేజ్ వేసుకుని మొక్కలు పెట్టేదాన్ని అలా నాకు మొక్కలు పెంచాలని కోరిక కలిగిందనమాట ఈ కిచెన్ వేస్టేజ్ వేసేసరికి అందులో ఉన్న టమాటా గింజలు మిర్చి గింజలు ఇవి కూడా మొక్కలు మొలిచేవి దాంతో ఇంకా ఇంకా పెంచాలి కూరగాయలు పండించాలి అనే కోరికతో నేను మొత్తం మా మిద్దె తోటని అభివృద్ధి చేసుకున్నాను